నిజంగా యాపిల్ మ్యూజిక్ స్పాటిఫై వంటి స్ట్రీమింగ్ సేవలు సంగీత వినటాన్ని పూర్తిగా మార్చేసాయి స్ట్రీమింగ్లో లక్షలపాటు ఏ సమయంలోనైనా వినొచ్చు అధిక సేకరణ అవసరం లేకుండా సీడీలు కొనడం లేదా డౌన్లోడ్ చేయడం అంటే ముందుగా ఎంపిక చేసుకోవాలి కొనాలి స్టోరేజ్లో ఉంచుకోవాలి స్ట్రీమింగ్ సబ్స్క్రిప్షన్ ఒక నెల కొన్ని వందల రూపాయలే సిడీలు ఒక్కొక్కటి వేల రూపాయల వరకు ఖర్చవుతాయి స్పాటిఫై యాపిల్ మ్యూజిక్లో ప్రపంచవ్యాప్తంగా కొత్త పాత పాటలు అందుబాటులో ఉంటాయి సిడీలు తక్కువ ఎంపికతో లభిస్తాయి కానీ కలెక్షన్గా భద్రపరచుకోవచ్చు స్ట్రీమింగ్ సేవలు అధిక బిట్రేట్తో మంచి ఆడియో క్వాలిటీ అందిస్తాయి సిడీలు అండ్ కంప్రెస్డ్ ఆడియోలని అందించగలవు అయితే చాలామందికి స్ట్రీమింగ్ నాణ్యత సరిపోతుంది స్ట్రీమింగ్కు ఇంటర్నెట్ అవసరం అయితే కొన్ని ప్లాట్ఫామ్ ఆన్లైన్ డౌన్లోడ్ ఆప్షన్ ఇస్తాయి సిడీలు డౌన్లోడ్ చేసిన ఫైళ్లు ఎప్పుడైనా వినొచ్చు సౌకర్యం విశాలమైన మ్యూజిక్ లైబ్రరీ తక్కువ ఖర్చుతో స్ట్రీమింగ్ సేవలు చాలామందికి ఉత్తమ ఎంపిక అయితే మ్యూజిక్ కలెక్టర్లు హెచ్డి పడాంటివి లవర్స్ సిడీలు ఇంకా విలువైనవి